నమస్కారమండి ట్యాక్సీ డ్రైవర్ గారా అండి అయితే మేము ఒక ట్రా ట్యాక్సీ బుక్ చేయాలని అనుకుంటున్నాము అయితే అక్కడ కామారెడ్డిలో మా అమ్మ మా నాన్న మా ఫ మా స్నేహితుడు ముగ్గురు ఉన్నారు అండి వాళ్ళని ఇక్కడ మన నిజామాబాద్కి తీసుకొని రావాలండి అయితే వాళ్ళు అదే మన అది చేసుకోవడానికి అ దానికి ఎంత అవుతాయి అమౌంట్ ఎంత అవుతాయి అదే అమౌంట్ ఎంత అవుతాయి అండి అంటే వాళ్ళ నెంబర్ కూడా మీకు ఇస్తాము వాళ్ళ అక్కడ మీరు పిక్ చేసుకొని ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మన నేను ఇక్కడ ఇక్కడ ఉన్నాను వాళ్ళు లొకేషన్ కూడా మన నిజామాబాద్లో రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తే సరిపోతుంది వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తాను ఒకసారి వ్రాసుకోండి తొమ్మిది ఐదు ఒకటి ఐదు మూడు ఐదు మూడు ఆరు ఐదు నాలుగు ఇది మా స్నేహితుడు మొబైల్ నెంబర్ అండి అతనికి కాల్ చేయండి అక్కడ మీరు వెళ్ళాక చేస్తే అతను మీకు అందుబాటులో వస్తాడు అదే అతను తీసుకొని వచ్చి మా ముగ్గురుని మా అమ్మ నాన్న అతని ముగ్గురుని తీసుకొని ఇక్కడ నిజామాబాద్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయండండి ఓకేనా ఆ అమౌంట్ కూడా ఎంత అవుతాయో మేము ఇంత అవుతాయి అండి సరే అండి ఓకే అండి ఓకే అది మీరు కొంచెం డ్రా తీసుకొని వచ్చి ఇక్కడ దించేయండి దించేసి కాల్ చేయండి